స్విగ్గి ఏనా అండి మీరు పంపించిన ఈ డెలివరీ అబ్బాయి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అండి అసలు మర్యాద అనేది లేదు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఎంత బాగా మాట్లాడాలి వాళ్ళ మాటలు కనీసం పద్ధతి లేదు గౌరవం లేదు అమర్యాదకరంగా మాట్లాడుతున్నారు స్త్రీలతో ఎలా మాట్లాడాలో కనీసం ఇంకితం లేకపోవడం చాలా విచారకరం కదా మా డెలివరీ మాకు ఇచ్చినప్పుడు మేము అడిగిన ప్రశ్నకి కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదు ఆ డెలివరీ బాయ్ పేరు ఆ అబ్బాయి పేరు రాము అనుకుంటా మీరు కొంచెం అది పరిగణలోకి తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను ఎందుకంటే కనీసం మినిమం విలువ కూడా ఇవ్వకుండా గౌరవం కూడా ఇవ్వకుండా స్త్రీలతో ఇలాగేన మాట్లాడేది మీరు దీనిని మీ దృష్టిలో తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు